అయ్యా పరివాహన సేవా మద్దతు బృందానికి నా నమస్కారాలు నేను ఒక వారం క్రితం రవాణా వాహన పెట్నెస్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో నా దరఖాస్తు సమర్పించాను కానీ ఎటువంటి నవీకరణలు అందలేదు ఈ ఆలస్యానికి నేను చాలా చింతిస్తున్నాను నా ఎందు దైవుంచి రవాణా వాహన పిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వగలరని కోరుకుంటూ మీకు ఈమెయిల్ రాస్తున్నాను ఇట్లు తమ విధేయురాలు